భారతదేశంలో ఇప్పుడు మనం చూసుకుంటే రవాణా సంస్థ కొంచెం మంచిగానే ఉంది కానీ ఇంతకుముందు చూసుకుంటే చాలా వికారంగా ఉండేది అలాగే ఎలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి బండ్లు పోకుండా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఏదైనా మార్నింగ్ జాబ్కి వెళ్ళాలన్నా ఒక రెండు గంటలు ముందల లేదా మూడు గంటలు ముందల బయలుదేరి అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ట్రాఫిక్ ఉండేది ఈ చాలా కష్టపడేవారు అస్సలు ట్రాఫిక్లో తోలడం అంటే చాలా కష్టంగా ఉండేది అప్పుడు ఇక బాధలు వేరే ఉంటాయి అలా చూసి ఈ రవాణా సౌకర్యం చాలా అదనంగా ఆ ట్రాఫిక్ జామ్ బండ్లు కొనడం కానీ ఎక్కువ అయ్యింది అలాగే ఎక్కువ కావడంతో హైదరాబాదు అనే మహా నగరంలో ఇలాగ ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా పోలేము అని మంచి డెసిషన్తో పైన మెట్రో వేశారు అలాగే ముందుకు సాగుతుంది అలాగని చూసుకుంటే మనం ఇప్పుడు బండ్లు చాలా పెరిగిపోయినాయి రవాణా శాఖ కూడా ఎక్కువైంది రోడ్లు చాలాగా చిన్నగా ఉన్నాయి దాని చాలా చోట్ల కొంచెం పెద్దగా చేశారు కానీ కొన్ని చోట్ల చేయలేదు

ఇది చాలా కష్టపడేవారు హాస్పటల్కి పోవాలన్న ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న చాలా ఘోర పరిస్థితిలో ఉండేది అలా చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఇప్పుడు చాలా బాగానే ఉంది కానీ ఇంకా చాలా కొంచెం మీడియంలో ఉంటే అయిపోవు ఎందుకంటే బండ్లు చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ జాములో పొల్యూషన్ అనేది ఇంకా పెరిగిపోతుంది అలాగే చాలామందికి రోగాలు కానీ ఆరోగ్యం బాగాలేక చాలామంది అవస్థ తీరుస్తున్నారు ఎందుకంటే ఆ పొల్యూషన్లో ఉండే డీజిల్ పెట్రోల్ మరి అది ఎంతో మనలోని పొల్యూషన్ వచ్చి మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది ఇలా చాలా సమస్యలు ఎదుర్కొనే ఉంటున్నాం కానీ ఒకరకంగా చూసుకుంటే రవాణా మంచిదే కానీ ఇంకోరకంగా చూస్తే రవాణా అలా

ఏంటది అదే మా పక్క ఊరిలో చాలామంది రవాణా సౌకర్యం లేదు వారు వెళ్ళాలంటే మా ఊరు దాటి వెళ్ళాలి మా ఊరికి మెయిన్ రోడ్ ఉంది వారు మా దగ్గరకు వచ్చి మా బస్సు ఎక్కి వెళ్ళి వేరే పట్టణానికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ వారికి ఊరికి నచ్చకుంటూ వెళ్ళేది చాలా దారుణంగా ఉండేది అది చూసేటప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది ఇలా మనకు వాళ్ళు వాళ్ళ నుంచి మా ఊరి పక్కన వాళ్ళది కాకుండా చాలా మంది అట్లనే ఉన్నారు రవాణా సౌకర్యం ఓన్లీ మెయిన్ రోడ్లమీదనే ఉంది కానీ లోపల చిన్న చిన్న ఊరులో కరువు అయిపోయింది రేపు బస్సులు పెరగడం కార్లు పెరగడం టూ వీలర్ త్రీ వీలర్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితి కానీ కొన్ని ఊర్లో లేకపోవడం ఎంతో బాధాకరం ఎందుకంటే మన లెక్క వాళ్ళు తెచ్చుకోలేరు కొందరు లేని వారు ఉంటారు వాళ్ళ కోసం మనం తెచ్చుకోలేకపోతాం అలాంటి వాళ్ళు కూడా చాలా మనం అవకాశం కల్పిస్తే బాగానే ఉంటుంది వాళ్ళు చాలా శ్రమలు ఇబ్బందులు కోలుకుంటారు అంటే ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమైనా తేవాలన్న వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది అలానే వారు కాకుండా చాలామంది ఉంటారు ఇప్పుడు రవాణా సౌకర్యం చూసుకుంటే కొన్నిచోట్ల మంచిగా ఉంటుంది కొన్నిచోట్ల చెడ్డగా ఉంటుంది కొన్నిచోట్ల మనకు అనుకూలంగా ఉంటుంది కొన్ని చోట్ల అనుకూలంగా ఉండదు ఎందుకంటే అన్నీ మనకు తగ్గట్టు ఉండదు కాబట్టి మన సర్దుకుపోవాలి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కొంతమందికి లేక వాళ్ళకి మిడిల్ క్లాస్ లైఫ్ ఉండే వాళ్ళకి కానీ మనం అలా ఉండడం సరిపోదు మన రవాణా వ్యవస్థ చూసి ఈ కాలంలో ఎక్కువ వాహనాలు పెరిగిపోయాయి అలా పెరిగిపోవడం వల్ల అలా అన్ని చాలా క్లిష్టంగా మారిపోయింది కానీ ఒక తరంగా చూసుకుంటే మనకు కూడా మంచిగానే అనిపిస్తుంది అలా ముందుకు సాగడం వల్ల రవాణా సౌకర్యం కానీ కొంచెం మన హెల్త్ కూడా బాగా చూసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఆ పొల్యూషన్ డీజిల్ వల్ల ఇప్పుడు కొత్త వెహికల్ వచ్చినాయి అన్ని వచ్చినాయి అలా బాగానే ఉంది కానీ కొన్ని చూసుకుంటే చాలా చెడ్డగా ఉన్నాయి వాటి కూడా మనం చాలా అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా మనం ముందుగా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి చాలామంది ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్నాయి కొన్ని కానీ కొన్ని చోట్లగా మనకు మంచిది